హలో అండి మేము ఇట్లా విజిట్ చేయాలని అకుంటున్నాం అండి అయ్యప్ప టెంపుల్ నిర్మల్ దగ్గర మే మేము త్రీ మెంబర్స్ అండి టెంపుల్కి విజిట్ చేయాలని అనుకుంటున్నాం మేము యాక్చువల్లీ మాది నిర్మల్ అండి కానీ మేము హైదరాబాద్లో ఉంటాం చదువుకోవడానికి అంటే ఇప్పుడు రేపు మార్నింగ్ వెళ్ళాలి అనుకుంటున్నాము కాబట్టి టెంపుల్కి అవ్వదు వెళ్ళడానికి ఏదన్న పర్సనల్గా ఏదన్న చేసుకుందాం అంటే ట్రావెల్స్ మీకు అందుకే కన్సల్ట్ అయినాము మీది ట్రావెల్స్ అవైలబుల్గా ఉంటుందా రేపు మార్నింగ్ వెళ్ళడానికి ముగ్గురు అండి పికప్ డ్రాపింగ్ రెండు అవైలబుల్ మాది అవ్వదు కాబట్టి మిమ్మల్ని కన్సల్ట్ ట్రావెలర్స్ని కన్సల్ట్ అయ్యాం

ఎన్ని కిలోమీటర్స్ చాలా తక్కువ డిస్టెన్స్ నైన్ అవర్స్ ఉంటుంది అంతే కదా దానికి త్రీ థౌసండ్ పర్ పర్సన్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే వద్దండి త్రీ మెంబెర్స్కి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఓకే ఫుడ్ అయిన పర్లేదు కానీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ మెంబెర్స్ అంటే ఓకే వన్ పర్సన్ అంటే ఏసీ ఏది ఉన్న మాకు రిచ్గా ఉన్న పూర్గా ఉన్న మాకు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ముగ్గురు అయితే ఓకే వి కాంట్ అఫోర్డ్ కొంచెం డిస్కౌంట్ ఏమన్న ఇవ్వరా మరి ఇద్దరు కలిపి ఫోర్ థౌసండ్ ఓకే ముగ్గురికి కలిపి చూడచ్చు ఇక అందుకే త్రీ మెంబర్స్ కాబట్టి మీకు తక్కువ అవుతుంది ముందే అమ్మాయిలు ఫుడ్ తక్కువ తింటాం తక్కువ ఇస్తాం

ఎంతైనా త్రీ థౌసండ్ ఫైవ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఎక్కువ కానండి అంటే ఓకే పర్వాలేదు మీరు మీరు ఇదే పని మీద ఉంటారు కాబట్టి ఫోర్ థౌసండ్ ఓకే ముగ్గురు కలిపి ఫోర్ థౌసండ్ అయ్యప్ప టెంపుల్ చాలా ఫేమస్ అంట కదండి నిర్మల్లో అందుకే మేము కూడా వెళ్ళాలి అనుకుంటున్నాం అండి థర్స్డే అండి మేము ఖాళీ ఉండేది థర్స్డే ఓకే మాకు ఏమైన్న డౌట్ ఉంటే మేము కాల్ చేస్తాం అండి ఈ నైట్ అలా వెళ్ళేటప్పుడు

ఓకే అండి థ్యాంక్ యూ